నేను ఇటీవల మా పండగ వచ్చినప్పుడు బక్రీద్ పండగ నాడు ముందు నేను ఒక షాప్కు వెళ్ళి అక్కడ చొక్కాలని కొనడం చేసాను అక్కడ అయితే నాకు నచ్చినవి మూడు చొక్కాలను చూసాను అవి చూడగానే నన్ను ఎంతో ఆకర్షించాయి అవి నేను వేసుకుంటే నాకు ఎంతో బాగుంటాయని నేను ఊహించి వాటిని ఎలాగైనా నేను కొనాలని అనుకునే వాటిని కొన్నాను అవి మూడు చొక్కాలు కలిపి ఒక రెండు వేలు దాక అయ్యింది వాటిని నేను ఆ రెండు వేలకి భయపడుతూ ఇంత ఎక్కువ ఖర్చు పెట్టానా అన్నట్టు నేను ఊహించాను కానీ అది కొన్న తరువాత దాని యొక్క చొక్కా యొక్క క్లాత్ కానీ వాని యొక్క రంగు కానీ చాలా అదనంగా చాలా బాగా అనిపించింది అవి కొన్న అది ధరించిన తరువాత మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది నచ్చింది అని అన్నారు దానితో నాకు ఎంతో సంతోషం వేసింది బయట తిరుగుతు ఉండగా చొక్కాలు వేసుకుని చాలా మంది నన్ను దాని గురించి అడిగారు ఈ చొక్కా ఎక్కడ ధరించావు ఎక్కడ కొన్నావు ఇది చాలా బాగుంది అని కూడా నన్ను అందరూ పొగిడారు అదే అంతే కాకుండా ఇది వేసుకున్న తరువాత ఉతికిన తరువాత కూడా దీంట్లో ఎటువంటి రంగు పోవడం కానీ వస్తువు దుస్తులు నలగడం కానీ దుస్తులు పాడవ్వడం కానీ అలాంటిది ఎప్పుడు అనిపించలేదు నిజంగా ఇటువంటివి ఇంకా ఎన్నో కొనాలని అనుకున్నాను